మా మతం అంటే హిందూ మతం కాబట్టి మనం ఎక్కువగా బతుకమ్మ ఫెస్టివల్ని అనేది జరుపుకుంటాం హిందువులందరూ ఇలా బతుకమ్మని బతుకమ్మని చాలా ఆనందంగా అందరూ సమూహంగా కలిసి అందరితో అందరితో కలిపి మనం బతుకమ్మ ఫెస్టివల్ని బతుకమ్మ పండుగని జరుపుకుంటాము దసరా దసరా అనేది కూడా మనం జరుపుకుంటు ఉంటాం మన హిందూ మతస్థులు ఎక్కువగా ఇవి జరుపుకుంటారు ఇలా మనం ఈ పండుగ ద్వారా మనమంతా ఒకటే అన్నా అన్న నినాదం అనేది మనలో మనలో ఉంటుంది మనమంతా ఒకటి అని మనకు అనిపిస్తుంది ఇలాంటి పండుగలు జరుపుకోవడం వల్ల మనమందరం ఒకటి అన్న ఫీలింగ్ అనేది మనకు వస్తుంది